హలో అవునండి యస్ అమ్మా చెప్పుమా ఇస్తాను ఓకే మేము మాది హౌస్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్స్ ఉంటుంది మా రెండు రెండంతస్థుల బిల్డింగ్ కింద మేం ఉంటాము పైన పోర్షన్ ఖాళీగా ఉందిమా ప్రస్తుతానికైతే టెన్ తౌజండ్ అనుకుంటున్నాము మేము మరి మీకు కంఫర్టబుల్గా ఉంటుందా ఆ రేటు మీరు సెవెన్ సెవెన్ మెంబర్స్ అంటున్నారు కదమ్మా మా ఇల్లు చాలా పెద్దగానే ఉంటుంది పైన ఫ్లోర్ మొత్తం ఇచ్చేస్తామ్మ నాలుగు రూమ్లు కిచెను హాలు డబల్ బెడ్రూమ్ ఓకే అడ్వాన్స్ అడ్వాన్స్ ఎం అడ్వాన్స్ ఎంత ఇస్తారుమా మరి మీరు ఎన్ని మంత్స్ ఉంటారు అంటే ఎన్ని ఇయర్స్ వరకు ఉండాలనుకుంటున్నారు

పర్లేదు లెండి మీరు వచ్చి చూసుకున్న తర్వాత మేం తగ్గించే ప్రయత్నం చేస్తాము లెండి మరి అంత మేము అదేం లేదు ఖచ్చితంగా ఇస్తా అని కాదు మీరు వచ్చి మాట్లాడుకున్న తర్వాత మీ బిహేవియర్ మాకు నచ్చితే పర్లేదు వీళ్ళు మేము వీళ్ళకి మేము రెంటికివ్వచ్చు వీళ్ళ వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని మాకు చూడంగానే అర్థమవుతుంది కదమ్మా సో అప్పుడు మేము ఇయ్యడానికి కన్ఫార్మ్ చేసుకుంటాం మీరు ఒకసారి వచ్చి చూడండి మా ఇల్లు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మా రేటు కూడా మీకు తక్కువనే అనిపిస్తుంది మా ఇల్లును మీరు చూసిన తర్వాత ఓకే ఫ్యామిలీ ఉండొచ్చుమా ఫ్యామిలీ ఉండచ్చు బట్ ఎలాంటి డిస్టబెన్స్ అయితే ఉండద్దు ఓకే మీ రిలేషన్స్ రావచ్చు కాకపోతే ఎక్కువమంది ఫ్రెండ్స్ రావడము నైట్ టైమ్ ఎక్కువగా తిరగడం గానీ గేట్ ఓపెన్ చేయడం మాత్రం గానీ అట్లేం ఉండదు ఓకే టైమింగ్స్ ఓకే మనము డేటు డే మొత్తం నైట్ టైమ్లో యూజ్ చేసుకోండి పర్లేదు బాగానే ఉంటుంది కాకపోతే పన్నెండింటి వరకి వచ్చేయాలా మీ ఎవరైనా మీ రిలేషన్స్ గానీ మార్నింగ్ సిక్స్ వరకు గానీ గేట్ ఓపెన్ చెయ్యం ఓకే వాటర్ ప్రాబ్లం ఉండదు కరెంట్ బిల్లు ఫ్రీ అంటే మీరు మీకు ఇష్టమొచ్చినంత వాడుకోవచ్చు ఇవన్నీ నేను టెన్ తౌజెండ్లోనే చూసుకుంటా ఓకేనా ఎలాంటి గొడవలు లేకుండా డిస్టబెన్స్ లేకుండా ఉండాలండి ఓకే సరేనండి త్యాంక్ యూ